హలో బావపూరి రెస్టారెంటేనా అండి హలో మాది బాపట్లేనండి అంటే మీ రెస్టారెంట్లో మంచిగా ఐటమ్స్ ఏవేమి దొరుకుతాయని మేము కాల్ చేశామండి ఓకే అండి మేము ఒక వంద మందికి ఆర్డర్ ఇస్తామండి మీరు మంచిదిగా చేసిస్తారా ఎంత తీసుకుంటారు మీరు వంద మందికి మీరు ఎంత తీసుకుంటారు అంటున్నాము వంద ప్లేట్ అట్లా కాదండి కొద్దిగా తగ్గించండి ఓకే అండి మరి మీ మాట కాదు మా మాట కాదు కానీ ఒక పన్నెండు వేలకి అట్లా ఇస్తామండి ఓకే ఫైనల్ రేటు పదమూడుకి ఇస్తారా ఓకే ఓకే మాకు చికెన్ ఒకటి మటన్ గోంగూరండి ఓకే థ్యాంక్ యూ అండి